గుడ్ ఈవెనింగ్ బాబు చెప్పండి ఎవరు ఓకే బాబు చెప్పుము మధ్యాహ్నమా అదే ఎప్పుడు మిడ్ ఎగ్జామ్స్ అప్పుడా

ఏ బ్లాక్ ఏ బ్లాక్ నాన్న బి బ్లాకా ఆఫ్టర్నూనా రూమ్ నంబర్ ఏదైనా ఐడియా ఉందా వన్ జీరో సెవెనా ఒకసారి చెక్ చేసుకున్నావా అన్నీ బ్యాగ్ అంతా ఫోన్ కంపెనీ ఏంటి నాన్నా నేను చెక్ చేస్తాను నాన్నా చెక్ చేసి నీకు ఇన్ఫార్మ్ చేస్తాను రేపు నన్ను అయితే ఒకసారి వచ్చి కలువు

నన్ను మార్నింగ్ వచ్చి కలువు టెన్ థర్టీ లెవెన్కి అట్లా నువ్వు ఒకసారి చెక్ చేసుకున్నావా మొత్తం అచ్చా అచ్చా సరే నన్ను ఒకసారి వచ్చి కలువు నేను చెక్ చేస్తాను సీసీ కెమెరాలో చెక్ చేసి నీకు ఇన్ఫార్మ్ చేస్తాను మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసినావా

ఒకసారి చూద్దాము ఎందుకంటే మళ్ళీ స్టూడెంట్ ఇబ్బంది అవుతుంది చూద్దాము కనుకుందాము ఒకసారి దొరికనట్టు అనిపిస్తే అప్పుడు పోలీస్ కంప్లేయింట్ ఇద్దాము ఓకేనా ఓకే ఓకే నన్ను అయితే ఒకసారి వచ్చి మార్నింగ్ కలువు ఓకే ఓకే శివ ఓకే ఓకే